యా ఎవరు మాట్లాడేది అవునా ఎక్కడ అండి ఏమి ఏమి పోయింది ఏమయింది ఏమి ఫిక్స్ చేయాలి ఓకే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఓన్లీ బల్బ్ బల్బ్ ఫిక్స్ చేయాలా బల్బ్ ఇష్యూ ఎలక్ట్రిసిటీ వస్తుంది ఇష్యూ ఉ ఇంట్లో అవునా సో ఎక్కడ అండి ఎక్కడికి రావాలి మీ అడ్రస్ ఎక్కడ అవునా అది నాకు దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పడుతుంది అన్న దారి లేదా సో లాంగ్ ఉంది కాబట్టి ఓన్లీ ఒక బల్బ్ ఒక లైట్ ఇష్యూ వస్తుంది కదా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక రావచ్చు లైక్ యూ నో మళ్ళీ నాకు రావాలి పోవాలి ఎందుకంటే ఓన్లీ బల్ఫ్ ఫిక్స్ చేస్తే నాకు ఏమి పేమెంట్ రాదు కదా అవునా మెసేజ్ పెడితే మరి ఇప్పుడు ఒకవేళ రావాలంటే కూడా ఫెయిర్ ఇంకా ఎంత ఇస్తారన్న మరి

మీరు లేదు లేదు మీరు ఇప్పుడు ఇలా చెక్ చేసి మీకు ఏమన్నా ఇబ్బంది అయిందనుకో మళ్ళీ ఎలక్ట్రీషియన్ చెప్పాడు అని చెప్పి అంటారు సో బెటర్ ఏంటంటే నాకు ఒక త్రీ హండ్రెడ్ ఇవ్వండి నేను వస్తాను ఎందుకంటే నాకు రాను పోను ఖర్చులకు అన్నా కావాలి కదా మీకు ఓకే అంటే నేను వస్తాను రేపు మార్నింగ్ అలా బోర్డు బోర్డు అన్నది ఓకే బట్ యూ నో నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ప్లస్ రావాలి కదా అది ప్రాబ్లమ్ అవుతుంది నాకు సరే మీరు ఓకే అంటే నేను రేపు మార్నింగ్ వస్తాను ఫెయిర్ ఓకే కదా మీకు సరే ఓకే నేను మార్నింగ్ వస్తాను మళ్ళీ మార్నింగ్ నేను మీకు కాంటాక్ట్ అవుతాను మీకు ఓకే ఓకే డన్